హలో మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు ఏంటి సంగతులు చెప్పండి మేము బాగున్నాం మ్యామ్ హలో అది మేము ప్రాంతాల వారీగా ఖర్చు వివరాలు ఉంటాయండి ముఖ్యంగా భారతదేశంలో రెండు లేన్లు రహదారిని నిర్మించడానికి సగటు పెట్టుబడి ఒక కిలోమీటర్కు సుమారు ఒక కోటి రూపాయలు అవుతుందండి దాని ప్రకారం మనం యాభై కిలోమీటర్లను చూసుకున్నట్లైతే రెండు లేన్లు రహదారిని నిర్మించడానికి సుమారు యాభై కోట్లు ఖర్చు అవుతుంది అయితే నిర్ధిష్ట ప్రాంతం యొక్క భూభాగం భౌగోళిక పరిస్థితులు మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఈ ఖర్చు అనేది మార్చవచ్చు అంటే ఇంతే అవు అవుతుంది అని చెప్పలేము ఖచ్చితంగా మేడం ఇది తూర్పు గోదావరి జిల్లాలో అదనంగా రహదారిని నిర్మించడానికి ఉపయోగించే సామగ్రి మరియు పనిముట్లు రహదారిపై కూడా ఖర్చు అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇటీవలి కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు అధికంగా పెరిగాయి అందువల్ల ఈ రహదారి ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గడం తగ్గదు మేడంగారు ధన్యవాదాలండి